తెలుగు భాషను నేర్చుకోవడం ఒక సవాలుగా ఉంది కానీ అది చాలా బహుమతిగా ఉంది నేను తెలుగు నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు నేను చాలా కొద్దిగా తెలిశాను నేను స్థానిక భాషా ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడ్డాను మరియు తెలుగు లిపిని చదవడం కూడా నాకు కష్టమైంది అయితే నేను కృషి చేయడం కొనసాగించాను మరియు నేను క్రమంగా మెరుగుపడ్డాను నేను తెలుగులో పుస్తకాలు కవితలు మరియు కథలను చదవడం ప్రారంభించాను మరియు తెలుగు మాట్లాడే ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాను తెలుగు నేర్చుకోవడం నాకు చాలా విలువైన అనుభవం ఇది భారతదేశ సంస్కృతి మరియు చరిత్ర గురించి నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చింది ఇది కూడా తెలుగు మాట్లాడే ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు నాకు అవకాశం ఇచ్చింది తెలుగు నేర్చుకోవడానికి నేను ఉపయోగించిన కొన్ని వనరులు ఉన్నాయి తెలుగు భాష పాఠాలు నేను తెలుగు భాష పాఠాలను ఆన్లైన్లో మరియు స్థానిక పుస్తకాల దుకాణంలో కనుగొన్నాను తెలుగు చిత్రాలు మరియు టెలివిజన్ షోలు తెలుగు చిత్రాలు మరియు టెలివిజన్ షోలు చూడటం నాకు తెలుగులో మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడింది తెలుగు మాట్లాడే ప్రజలతో మాట్లాడటం తెలుగు మాట్లాడే ప్రజలతో మాట్లాడడం నాకు తెలుగులో మాట్లాడటానికి మరియు అర్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మీరు తెలుగు నేర్చుకోవాలనుకుంటే నేను ఈ వనరులను సిఫార్సు చేస్తున్నాను